చెప్పండి మీ అడ్రస్ ఎక్కడ ఎప్పుడు పెట్టాను నేను అవునా ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే పైప్స్లోనుంచా ట్యాప్స్లోనుంచా లేదు మేము అలా పెట్టము మేము మంచి మెటీరియలే యూజ్ చేస్తాం ఎప్పుడైనా కూడా లీకేజ్ అవ్వడం అసలు అది అసలు అవ్వదు మేము చేస్తే మీరే దానిని ఏమో చేసినట్లున్నారు ఇప్పుడు మేము చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాము యాక్చువల్లీ నేను ఇక్కడ లేను బయట ఉన్నా వర్కర్స్ అంటే కష్టమే మీరు వేరే వాళ్ళని ట్రై చేస్తారా మరి నేను పంపిస్తాను మీకు వాట్సాప్లో ఏమైంది అసలు ట్యాప్స్లో నుంచి వస్తున్నాయా మీరేమైనా తగిలిస్తే పైప్ డ్యామేజ్ అవుతుంది దానికి మమ్మల్ని అంటారు ఏమిటి చేయకుండా అదేమి చేయకుండా పైప్స్ అయితే డ్యామేజ్ అవ్వవు కదా మీరు ఏమి అనకపోతే

అ అడుగుతున్నారు కరెక్టే మీ మీ వల్లనే అయ్యింది అని అంటున్నారు కదా మేమైతే అలాంటి మెటీరియల్ యూజ్ చేయము మా వర్కర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో లేరు బట్ నేను వేరే వాట్సప్ నెంబర్స్ షేర్ చేస్తాను మా కొలీగ్స్ ఐ మీన్ వేరే ప్లంబర్స్వి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేయించుకోండి ఓకేనా